మా గుంటూరు జిల్లాలో జనసాంద్రత పొందిన కొన్ని స్థానిక క్రీడలు గుంటూరులో మామూలుగా కొన్ని స్థానిక క్రీడలు ఉన్నాయి క్రికెట్ అకాడమీలు వాటర్ స్పోర్ట్సు బాస్కెట్బాల్ కోర్ట్ అకాడమీలు అలాగే చెస్సు అకాడమీలు ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడికి జనాలు బాగా వచ్చి వాళ్ళు వాళ్ళకి కావలసిన గేమ్స్ని నేర్చుకుంటూ ఉంటూ అక్కడ జరిగే ఒక్క కొన్ని విషయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు ఇలాగ సాంప్రదాయపరంగా కొన్ని ఆటలు ఉన్నాయి కొన్ని వినోదనకరమైన ఆటలు కూడా ఇందులో ఉంటాయి కాబట్టి ఈ ఆటలని చూడటం వల్ల అక్కడ ఉన్న జనాలు చాలా సంతోషంగా మామూలుగా సంప్రదాయాలు కూడా ఇలాగ తోడ్పడుతూ ఉంటూ ఉంటాయి ఈ గేములు మా యొక్క గుంటూరు జిల్లాలో బాగా జరుగుతూ ఉంటాయి